చిత్తూరు జిల్లాలో అందుబాటులో ఉన్న కొన్ని స్థానిక గృహ ఎంపికలు ఏవి ఈ ఎంపికలు జిల్లా మొత్తం మీద గృహ అవకాశాలను స్థిరస్థాయి పోకడాలను ఏ విధంగా ప్రతిబింబిస్తాయి ఒక చిన్న ఇంటికి అద్దె ఎంత ఉంటుంది చదువుకోటానికి ఉద్యోగానికి వచ్చే వారికి సరిపడా గృహ ఎంపికలు ఎలా ఉన్నాయి దాని గురించి మనము తెలుసుకుందాం చిత్తూరు జిల్లాల లో ఎన్నో గృహ లో అందుబాటులో ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు ఎందుకు చిత్తూరు జిల్లాలలో చాలా స్థలాలు వాళ్ళు యొ వాళ్ల గృహాలు కట్టి దానిని వాళ్ళు అద్దెకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎన్నో అపార్ట్మెంట్స్ ఎన్నో కాంప్లెక్స్లు పిల్లాసులు ఇలాంటి ఎన్నో రకమైన గృహాలు కట్టి వాటిని అద్దెకు ఇస్తూ ఉంటారు ఇక్కడ ఒక చిన్న ఇంటికి అద్దె ఎంత ఉండవచ్చు అంటే సుమారుగా రెండు వేల నుండి మూడు వేల వరకు ఒక చిన్న ఇంటికి అద్దె ఉంటుందని మనము అంచనా వేయవచ్చు అదేవిధంగా చదువుకోవడానికి వచ్చే వారికి కూడా ఇంటి అద్దె ఉన్నాయి ఎందుకంటే చదువుకోవడానికి ఉద్యోగానికి వచ్చేవారు ఒకరో లేదా ఇద్దరో ఉంటారు కాబట్టి వారికి చిన్న ఇల్లు సరిపోతుందని నేను భావిస్తున్నాను వాళ్ళకి అద్దె కూడా రెండు వేల నుండి మూడు వేల వరకు అందుబాటులో ఉన్న అద్దె గృహాలు దొరుకుతుందని నేను అనుకుంటున్నాను